నా నృత్య జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొన్నాను చిన్న చిన్న సమస్యలు కాకపోతే ఇప్పుడు నేను పెద్ద సమస్య లేదు ఎదుర్కోలేదు కాకపోతే ఒకసారి నేను నృత్యం చేస్తున్నాను మా బ్యాచ్ తరపునుంచి అయితే అప్పుడు నాకొక పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చింది అయినా సరే ఆ సమయంలో నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను కానీ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళవద్దు అనేసి అన్నారు అయినా సరే నేను అప్పుడు ఒకటే అనుకున్నాను కష్టాలన్న తర్వాత మనిషికి ఏ విధంగా అయినా ఏ రూపంలో అయినా రావచ్చు మనము వాటిల్ని అధిగమిస్తేనే మనం అనుకున్నది మన విజయాన్ని మనం పొందగలము నేను అలా అనుకునే ఏదైతే అయిందని నేను సిద్ధపడ్డాను అప్పుడు నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను చాలా నీరసంగా కాలు తీసి పక్కన పెట్టి అంత సిచ్యువేషన్లో కూడా నేను లేను అయినా సరే తప్పలేని పరిస్థితుల్లో ఉండగా నేను ఆ సవాలుని చాలా గట్టిగా ఎదుర్కొన్నాను అది ఎలా అంటే ఆ బాధ నాకు ఎంటనే పోయింది ఎందుకు అనగా ఆరోజు నేను అంత కష్టపడి నాకంత నీరసంగా ఉన్న నేను సాధించాను నాకు మొదటి ప్రైజ్ వచ్చింది అప్పుడు నాకు ఆ కష్టం తెలియలేదు అంత సఫర్ అయ్యాను ఆ సఫర్ అంత నాకు మళ్ళీ నేను కష్టపడినందుకు దీనికి ఫలితం ఏమో బహుశా ఈ మొదటి బహుమతి అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఇంక తర్వాత ఇటువంటివి ఏమీ ఎదుర్కోలేదు నేను ఎదుర్కొన్న చిన్నదైనా సరే ఆ బాధపడినా సరే ఆ బాధలో నేనా విజయాన్ని సాధించాను అది అది ఒక్కటి ఎగ్జామ్పులు ఎందుకంటే చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయని ప్రతి దానికి ఆగిపోతే మన అనుకున్నది ఏదీ చేయలేము మన అనుకున్నది ఇంక ఎప్పుడూ ఎలాగ కూడా మనం చేరుకోలేము నేను అది ఒక్కటే నిదర్శంగా తీసుకున్నాను సో నా జీవితంలో నృత్యంలో అయితే మాత్రం నాకు జరిగింది అది అది ఒక్కటే